పర్యాటకులు తెలుసుకోవాలనుకునే సాంప్రదాయ ఆటలు ఇక్కడ కబడ్డీ కబడ్డీ లాంటివి ఇంకా చాలా ఆటలు ఉంటాయి ఇంకా కబడ్డీలో ఈ మొత్తం ఏడు మనుషులు రెండు టీంలలో ఉంటారు

మొదలు చేస్తారు ఫస్ట్ రైడ్కు వెళ్తారు ఫస్టు అందులో ఎవరైనా అవుట్ అయితే వాళ్లని సైడ్కి పెడతారు అట్లే అట్లనే ఇంక జరుగుతుంటుంది ఒక టీం నుంచి ఇంకో టీంలో వాళ్లు అవుట్ చేస్తే మళ్ళీ వీళ్ళకి ఇంకో టీంలో

తొక్కితే ఒక పాయింట్ వస్తుంది మనిషికి అట్లనే ఇంకా నార్మల్ మిడ్ లైన్ మిడ్ లైన్ దాటి వస్తే వాళ్ళు అవుట్ అయిపోతారు ఎవరిని టచ్ చేయకుండా ఒకవేళ ఎండ్ లైన్ దాటితే కూడా అవుట్ అవుతారు లాబీలోకి వెళితే కూడా అవుట్ అవుతారు ఒకవేళ మనిషిని ముట్టుకొని పోతే ఎమి కాదుగాని మళ్ళ ముట్టకుండా పోతే అవుట్ అయిపోతారు అట్లా జరుగుతూ ఉంటాయి గేమ్స్ మొత్తం ఆటలు ఒకవేళ మా ఒక రైడర్ వచ్చి పోతే చాలా ఒక రైడర్ వచ్చి అవుట్ అయితె వాళ్ళ టీంలో నుంచి తొలగిపోతాడు మళ్ళీ ఇంకెవరైనా వచ్చి ఒక పాయింట్ తీసుక వస్తే ఆ రైడర్ మళ్ళీ కోర్ట్లో ఇన్ అయిపోతాడు అట్లా ఇక్కడ కబడ్డీ జరుగుతూ ఉంటుంది ఇంకా కబడ్డీలో విశేషం ఏమంటే ఒకటి టీం నుంచి ఇంకో టీంకి ఇంకా టి ఇంకో టీంకి ముప్పై నిమిషాలు ఒకొక్కొరి ఇద్దరికీ కలిపి ముప్పై నిమిషాలు ఉంటాయి మినిట్స్ ముప్పై నిమిషాలు వాళ్లకి కేటాయిస్తారు అట్లా కబడ్డీల కబడ్డీలో ఇట్లాంటివి చాలా రూల్స్ ఉంటాయి అట్లానే ఇంకోటి మా దగ్గర ఇంకో ఇంకో క్రీడాలు ఇంకో ఆటలు ఇంకో ఇంకో ఆటలు ఎంపైర్ ఎంపైర్ కూడా ఉంటాడు ఎంపైర్ ఏది చెప్తే అది ఫైనల్ డెసిషన్ అయిపోతుంది ఒకవేళ అవుట్ అంటే అవుట్ లేకపోతే లేదు అట్లనే మా దగ్గర ఇంకోటి ఇంకో గేమ్ ఏంటంటే

ఒక టీం వాళ్ళు కూర్చొని ఉంటే కోర్టులో ఇంకో టీంలో నుంచి ఇద్దరు అయినా ముగ్గురు అయినా వాళ్ళు పరిగెత్తాలి అట్లా కూర్చున్న వాళ్ళ టీం వాళ్ళని అవుట్ చేయాలి అట్లా ఒక్క టీం వాళ్ళు ఎన్నిసార్లు అవుట్ చేస్తే వాళ్లకు అన్ని పాయింట్స్ అట్లా కోకోలో ఒకరు వచ్చి ఇంకొకరిని ముట్టుకుంటే వాళ్ళు లేచి వాళ్ళను పట్టుకోవాల్సి వస్తుంది అట్ల రెండు పోల్స్ ఉంటాయి ఒక పోల్ నుంచి ఇంకో పోల్ మధ్యలోనే వాళ్ళు పరిగెట్టాలి దాని బయటికి పోతే వాళ్ళు బయటికి పోతే వాళ్ల అవుట్ అయిపోతారు అట్లనే

కానీ పరిగెత్తే వాళ్ళు ఎటు అయినా పరిగెత్తవచ్చు అట్లాంటి రూల్స్ ఉంటాయి ఇంకోటి వాళ్ళు కిందికి కింది పడైనా సరే వాళ్ళని ముట్టుకోవాలి వాళ్ళని టచ్ చేయాలి అని ఆవేశంతో ఉంటారు కూర్చునే టీం వాళ్ళు అట్లా ఎన్నిసార్లు మట్టుకుంటే ఎంతమందిని ముట్టుకుంటే అన్ని పాయింట్లు వస్తాయి వీళ్ళు తప్పించుకొని తిరుగుతారు ఒకవేళ వీళ్ళు వీళ్ళు ఎవ్వరిని ముట్ట లేకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం ఇప్పుడు పరిగెత్తే టీం వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వాళ్లు కూర్చుంటారు అట్లా వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు లేచి ఇప్పుడు వీళ్లు మళ్లీ వీళ్ళు పరుగెడుతారు అట్లా పరిగెడుతుంటే మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళు విజేతలు అయిపోతారు అట్లనే ఇంకా ఏందంటే ఇందులో కూడా ఎంపైర్ విజిల్ వేస్తే అందరూ ఆగాల్సిందే ఒకవేళ ఆగకపోతే వాళ్లకి ఆపోజిట్ టీం వాళ్లకి పాయింట్ ఇస్తారు అట్ల ఇందులో చాలా గాయాలు అవుతుంటాయి చాలా ఇంజురీస్ అవుతుంటాయి ఇట్లా ఉంటాయి గేమ్స్ చాలా కష్టమైన గేమ్స్ ఇట్లాంటివి నువ్వు ఇట్లాంటివి ఆడాలంటే చాలా ధైర్యం ఉండాలి అట్లా నడుస్తూ ఎట్లా నడుపుతారో ఇక్కడ గేమ్స్ బలం కూడా ఉండాలి అట్లాం ఇట్లాంటి గేమ్స్ ఆడాలంటే ఒకవేళ నువ్వు జారి కింద పడితే మెడికల్ ట్రీట్మెంట్ లభిస్తుంది కానీ ఒకవేళ ఇటు సైడ్ మాత్రం అట్లాంటిది ఏమి ఉండదు మనకు దెబ్బలు తాగితే మనకు ఆడే ధైర్యం ఉంటే ఆడవచ్చు లేకపోతే లేదు అట్లా మనకు వేరే వేరే టీం వాళ్ళు ఎవరైతే ఎక్కువ టైం పాయింట్స్ కొడతారో వాళ్ళు విన్ అయిపోతారు ఒకవేళ మనకు తక్కువ పాయింట్స్ వస్తే మనకు ఇంకా వేరే ఛాన్స్ ఉండదు మనం ఓడిపోవాల్సిందే అట్లాంటి గేమ్స్ ఉంటాయి కబడ్డీలో కూడా అంతే ఎవరైతే ఎక్కువ పాయింట్స్ కూడా సంపాదిస్తారు థర్టి మినిట్స్లో వాళ్ళు గెలుస్తారు ఒకవేళ ఎవరు తక్కవ పాయింట్స్ చేస్తే వాళ్ళు ఓడిపోతారు అట్లా డిఫెండిం డిఫెండింగ్లో డిఫైన్డింగ్ లో ఎవరైతే ఎక్కువ స్కోరు చేస్తారో వాళ్ళని టాప్ డిఫెండర్ అంటారు ఫైవ్ పాయింట్స్ కొడితే హైఫై అంటారు ఒకవేళ

ఒక డిఫెండర్ ముగ్గురు ముగ్గురు మాత్రమే టీంలో ఉన్నప్పుడు ఒక రైడర్ని డిఫెండర్ పట్టుకుంటే సూపర్ ట్యాకిల్ అంటారు రెండు పాయింట్లు లభిస్తాయి దానికి ఒక్కదానికి మాత్రమే అట్లా కబడ్డీ జరుగుతూ ఉంటుంది ఎక్కువ జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా క్యారం క్యారం కూడా ఉంటుంది ఫేమస్ అంటే పాతకాలంలో చాలా ఫేమస్ అయిన గేమ్ అది ఏంటంటే పన్నెండు ఉంటాయి బ్లాక్ కాయిన్స్ వైట్ కాయిన్స్ ఒక్కొక్కటి పన్నెండు పన్నెండు ఉంటాయి ఒకటి రెడ్ కాయిన్ ఉంటుంది ఒకటి స్ట్రైకర్ ఉంటుంది మనం ఆ స్ట్రైకర్ తోటి దాన్ని కొడితే అట్లా దాన్ని కొట్టినప్పుడు అది ఆ కాయిన్స్లలో ఫోర్ క్యారం బోర్డులో ఫోర్ హోల్స్ ఉంటాయి ఆ ఫోర్ హవర్స్లో ఏదైనా ఒకటి పడితే మళ్లీ అది స్ట్రైకర్తోనే కొట్టాలి అట్లా ఫోర్ మెంబెర్స్ ఆడొచ్చు ఈ గేమ్ ఫోర్ మెంబర్స్లో ఎవరికైతే ఎక్కువ కాయిన్స్ వస్తాయోవాళ్ళు గెలుస్తారు అట్లా ఇప్పుడు ఒకవేళ మనం ఫౌల్ చేసినట్లయితే వాళ్లకి మనం ఒక ఛాన్స్ కాన్సల్ చేస్తాం మనం ఒక్కొక్కరు ఒక్కరు ఆడిన తర్వాత ఒకరు ఆడుతునే ఉంటారు కంటిన్యూ ఆడుతారు నెక్స్ట్ ఇంకోటి చెస్ చెస్ కూడా ఫేమస్ గేమ్ చెస్ ఎట్లా అంటే ఇద్దరు మాత్రమే ఆడుతారో ఇది మైండ్ గేమ్ ఒకవేళ మనకు మనం బ్రెయిన్ని చాలా ఉపయోగించాలి దీనికి ఒకవేళ ఇప్పుడు మనం ఒక ఒక మిస్టేక్ చేసినాం అంటే గేమ్ మొత్తం ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది అట్లాంటి గేమ్ చెస్ అట్లా క్రికెట్ కూడా మా దగ్గర ఆడుతారు క్రికెట్ ఏంటంటే క్రికెట్ చాలా పదకొండు పదకొండు మంది ఉంటారు టీంలో ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా ఉంటారు క్రికెట్ కూడా చాలా గట్టిగా ఆడాల్సి ఉంటుంది ఒక్కరు బౌ ఒక టీం బౌలింగ్ చేస్తే బౌలింగ్ ఫీల్డింగ్ చేస్తూ ఇంకో టీం బ్యాటింగ్ చేయాలి బ్యాటింగ్ టీం వాళ్లు ఇద్దరు దిగుతారు గ్రౌండ్లోకి ఒక్కరు ఒకరు బ్యాటింగ్ చేస్తారు ఒకరేమో ఇంకో సైడ్ ఉంటారు బౌలింగ్ సైడ్ నిలబడతారు ఒకవేళ వీళ్ళ బాలు టచ్ అయిందంటే వీళ్ళు రన్ చేయొచ్చు రన్ చేసినప్పుడు ఇక్క బాలింగ్ సైడ్ బాలింగ్ సైడ్ నిలబడ్డ బ్యాట్స్మ్యాన్ బ్యాటింగ్ సైడ్ వెళ్తాడు బ్యాటింగ్ సైడ్ ఉన్న బాలింగ్ సైడ్ అప్పుడు భాలింగ్ సైడ్ అయిన బ్యాటింగ్ చేస్తాడు అట్లా ఈ క్రికెట్ అనేది నడుస్తుంటుంది ఫీల్డర్స్ ఏంటంటే బాలింగ్ చేసేవాళ్లు ఫైవ్ మెంబెర్స్ ఉంటే ఇంకొకరు ఒక్కొక్కరు వాళ్లని బ్యాట్స్మ్యాన్ని అవుట్ చేస్తూ ఉండాలి ఒకవేళ అవుట్ చేస్తే అవుట్ చేస్తే వీళ్లు ఇంకో బ్యాట్ మాన్ కొత్త బ్యాట్స్మెన్ వస్తారు అట్లా గ్రౌండ్ బయటికి కొడితే ఫుల్ టాస్క్ పోతే సిక్స్ స్టెప్స్తోని పోతే ఫోరు ఒకవేళ నార్మల్గా ఫీల్డర్ దగ్గరకి పోయి వీళ్లు రన్స్ చేస్తే వాళ్లు ఎన్ని రన్స్ తీస్తే అన్ని రన్స్ వాళ్లకి కౌంట్ అవుతుంది అట్లా ఒక బ్యాట్స్మెన్ ఫిఫ్టీ కొడితే హాఫ్ సెంచరీ అంటారు ఒకవేళ సెంచరీ హండ్రెడ్ కొడితే సెంచరీ అంటారు అట్లా క్రికెట్ అనేది ఆడతారు ఇంకోటి ఏందంటే మా దగ్గర అట్లా రన్నింగ్ చేస్తుంటే ఇంకో రన్నింగ్ గేమ్ కూడా ఉంటుంది ఎవరైతే ఫాస్ట్ ఉరకగలుగుతారు వాళ్ళు రన్నింగ్ గేమ్లో వాళ్ళ ఆడవచ్చు రన్నింగ్ కూడా ఉంటుంది గేమ్ ఇంకొకటి ఏంటంటే మారం పెట్టె అని ఉంటది ఒక బాల్తో ఒక సెవెన్ రాయ్స్ సెవెన్ స్టోన్స్ ఏడు రాళ్లు ఉంటే ఏడు రాళ్లు కొట్టి ఒకవేళ ఒకవేళ ఒక టీం ఒక టీం వాళ్లు కొట్టినారంటే ఇంకో టీం వాళ్ళు ఏం చేయాలంటే ఆ రాయులను తీసుకొని ఆ బాల్ తీసుకొని వాళ్లని ఈ కొట్టిన టీం వాళ్ల కొట్టాలి అట్లా ఎవరినైనా కొడితే వాళ్లు అవుట్ ఒకవేళ వీళ్లు కొట్టకుండా వాళ్ల స్టోన్స్ అన్ని ప్రాపర్ ఆర్డర్లో పెడితే అప్పుడు అప్పుడు అప్పుడు కరెక్ట్ ఉంటుంది ఒకప్పుడు ఈ టీం వాళ్ళు విన్ అయిపోతారు నెక్స్ట్ క్రికెట్లో లెవెన్ లెవెన్ మెంబెర్స్లో ఇంజురీస్ అయితే ఇంకో ఎక్స్ట్రా టీం నుంచి తీసుకుంటారు నెక్స్ట్ మా తెలంగాణలో గేమ్లో పాత పాత గేమ్ రన్నింగ్ ఇంకా చెస్ క్యా క్యారం బోర్డ్ ఇప్పుడు కబడ్డీ టికెట్ మాత్రం చాలా మంచిగా ఆడుతున్న గేమ్స్ అవి అట్లా మా దగ్గర కబడ్డీ క్రికెట్ రన్నింగ్ చెస్ క్యారం మేరం మారం పెట్టి ఇట్లాంటివన్నీ నడుస్తాయి అట్లా